మాకు తెలిసిన ప్రభుత్వ పథకాలు అమ్మ ఒడి చేనేత నేస్తం రైతు రు బంధు జగన్ అన్న గృహ ఇళ్ళ పట్టాలు ఇలాంటివి అన్నీ ప్రభుత్వ పథకాలుగా చెప్పవచ్చు వాటి నుండి మేము ప్రయోజనం పొందుతున్నాం పిల్లలకు వేసే అటువంటి అమ్మ ఒడి ద్వారా పిల్లలను మేము సక్రమంగా మంచి విద్యను వారికి అందించగలుగుతున్నాం మరియు విద్యార్థులకు జగన్ అన్న విద్యా దీవెన జగన్ అన్న వసతి దీవెన జగన్ అన్న ఫీజు రీయింబర్సుమెంట్ ఇలాంటివి అన్నీ జగన్ అన్న అనే ప్రభుత్వ పథకాలు అనే అటువంటివి ప్రవేశ పెట్టడం జరిగింది అయితే విద్యార్థులు కూడా తమ యొక్క ఫీజుని తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ప్రభుత్వమే చెల్లించి వారికి సరైన విద్యను అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడుతుంది అని చెప్పుకోవచ్చు అది ప్రజలకు ప్రయోజనంగా కూడా ఉంది